ఇది టీ షాపా అండి అయితే మేము గూగుల్ చూసి గూగుల్లో చూసి మేము కాల్ చేస్తున్నాము అయితే మీ షాప్కి రేటింగ్ బాగా ఉంది అందుకే కాల్ చేసాను ఏమేం వెరైటీస్ ఉంటాయండి మీ షాప్లో

అవునా అండి ఇంకా కా కాఫీ బీన్స్తో చేస్తారా కాఫీ లేకపోతే కాఫీ పౌడర్ యూజ్ చేస్తారా అండి పండించినవి తీసుకొస్తారా మీరు అయితే ఫ్రెండ్స్తో గానీ ఫ్యామిలీతో వస్తే సీటింగ్ ఉంటుందా లేకపోతే నేను నించోనే తాగాలా అండి

అంటే ఇప్పుడు బ్ల్యాక్ కాఫీ బ్ల్యాక్ టీ అన్ని అన్ని టైప్స్ ఉంటాయా అండి లేకపోతే ఏమన్నా

ఓకే అండి అది కాకుండా ఇప్పుడు అందులో టీ కాఫీలోకి స్న్యాక్స్ కూడా ఉంటాయా అండి మీ దగ్గర

అది ప్రైస్ ఎంత అండి టీ నార్మల్ టీ కాఫీవి ప్రైస్ ఎంతుంది

అయితే మీది ఎక్కడ ఉందండి ఇది లొకేషన్ అయితే మీ మీ పేరుకు మంచిగనే అవుతుందండి మీది మీ షాప్ది

ఓకే అండి ఓకే అండి అది మీరు ప్యూర్ మిల్క్ యూజ్ చేస్తారా లేకపోతే ప్యాకెట్ మిల్క్ యూజ్ చేస్తారా అండి ఎందుకంటే ప్యాకెట్ మిల్క్లో అవి బాగుండదు కదా ప్యూర్ మిల్క్ ఆవుది అలా అని అనుకున్నాను సరే అండి త్యాంక్ యూ అండి